ఫోటోలు తీయడానికి నేను వివిధ రకాల కెమెరాలు వాడుతాను ఒక కెమెరాతోనే కాదు అవసరాన్ని బట్టి కెమెరాను ఎంచుకుంటాను ఉదాహరణకి ట్రావెల్ ఫోటోగ్రఫీకి నేను చిన్న మరియు లైట్వెయిట్ కెమెరా ఉపయోగిస్తాను ఇవి తీసుకు వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది కానీ ఫోటోసేషన్ ఫోటోగ్రఫీకి వెడ్డింగ్కి కానీ ఈవెంట్కి కానీ డిఎస్ఎల్ఆర్ కెమెరాలు వాడుతాను ఇందులో కెనాన్ ఈఓఎస్ సిరీస్ లేదా నికాన్ డీ సిరీస్ వంటివి నాకు చాలా ఇష్టం వీటిలో లెన్స్ మారుస్తు సన్నివేశానికి తగ్గట్టుగా క్లా క్లారిటీని వేరియేషన్ పెంచుకోవచ్చు అలాగే ఫోన్ కెమెరాలు కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యాయి ఐఫోన్ లేదా గూగుల్ పిక్సల్ వంటి ఫోన్లు కెమెరాలతో కూడా అద్భుతమైన ఫోటోలు తీయవచ్చు ఎందుకంటే వాటిలో కాంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది అంటే కెమెరా కేవలం లెన్స్తో కాకుండా సాఫ్ట్వేర్ ద్వారా కూడా ఇమాజిన్ మెరుగుపరుస్తుంది మరి నేను వీటినే ఎందుకు వాడుతానో అనుకుంటే ప్రతి కెమెరాకు ఒక ప్రత్యేకత ఉంటుంది డిఎస్ఎల్ఆర్ లైట్ మరియు డెప్త్ అందించగలదు మొత్తం మొత్తం మన్యువల్ కంట్రోల్ ఇవ్వడంతో నా సృజనాత్మకతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు మరోవైపు ఫోన్ కెమెరాలు చక్కగా పోర్టబిలిటీ ఇస్తాయి సడన్గా ఏదైనా దృశ్యం కనిపించినప్పుడు వెంటనే ఫోటో తీయడానికి అలాగే కెమెరా ఎంపికలో సెన్సార్ సైజు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది బిగ్గర్ సెన్సార్ ఉన్న కెమెరాలు లో లైట్లో మంచి ఫలితాలు ఇస్తాయి అందుకని రా ఫోటోలలో తీయ కలిగే కెమెరాను నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను రా పోర్టబుల్ ఫోటో తీసిన తర్వాత ఎడిటింగ్ సమయంలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అందుకని క కెమెరా బ్రాండ్ కూడా కొంత ప్రభావం చూపుతుంది కెనాన్ కెమెరాలలో కలర్స్ చాలా వెచ్చగా న్యాచురల్గా కనిపిస్తాయి నికాన్ కెమెరాలలో షార్ప్నెస్ మరియు డీటైలింగ్ చాలా బాగా వస్తాయి సోనీ కెమెరాలో ఆటో ఫోకస్ చాలా వేగంగా ఉంటుంది ముఖ్యంగా వీడియో షూటింగ్కి ఇంకా కొన్ని సందర్భాలలో నేను మిర్రర్లెస్ కెమెరాను కూడా వాడుతాను సోనీ ఏఈ సెవెన్ సిరీస్ లేదా కెనాన్ ఆర్ సిరీస్ వంటి కెమెరాలు చిన్నగా ఉండి డిఎస్ఎల్ఆర్ కంటే తక్కువ బరువు ఉంటాయి కానీ అదర కొట్టే ఫలితాలు ఇస్తాయి మిర్రర్లెస్ కెమెరాలలో కంటిన్యూయస్ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇది వైల్డ్లైఫ్ ఫోటోగ్రఫీకి ఉపయోగించబడుతుంది ఇంకా కెమెరా ఎంపికలో బ్యూటీది లైఫ్ కూడా బ్యాటరీ లైఫ్ కూడా చాలా ముఖ్యమైన అంశం డిఎస్ఎల్ఆర్ కెమెరా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి ఫోన్ కెమెరాలు తక్కువ ఛార్జ్ అయిపోతాయి అందుకని ఎక్కువ సమయం ఫోటోలు తీయాల్సినప్పుడు డిఎస్ఎల్ఆర్ లాంటి కెమెరాలను నేను ఎంచుకుంటాను అంతే కాదు ఫోటోలు తీయడంలో లెన్స్ కూడా అంతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి యాభై మిలిమీటర్లు లేదా ఎనభై ఐదు మిలిమీటర్ల ప్రైమ్ లెన్సులు వాడుతారు లచక ఫోటోగ్రఫీకి వైల్డ్ యాంగిల్ లెన్సెస్ వాడుతాను ఇలా కెమెరాను మాత్రమే కాకుడా లెన్స్ ఎంపిక కూడా పరిస్థితిని బట్టి మార్చుకుంటాను సారాంశంగా చెప్పాలంటే నేను కెమెరాలను నా అవసరానికి సందర్భానికి అనుగుణంగా ఎంచుకుంటాను ప్రతి కెమెరా ఒక ప్రత్యేకమైన కథ చెప్తుతుంది ఒక కెమెరాతో సాధ్యం పడింది విషయాన్ని ఇంకొక కెమెరా చేస్తుంది అందుకని నేను వివిధ కెమెరాలను వాడుతాను నా సృజనాత్మత కథను పూర్తి స్థాయిలో ఆవిష్కరించడానికి